హలో ఎవరండి ఎవరమ్మా చెప్పండమ్మ చెప్పమ్మ చెప్పండమ్మా ఓకే అక్క మీరు మీ డాడీ ఏ పర్పస్ మీద వెళుతున్నారు ఓకే అమ్మ అయితే మీ డాడీకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది మీ డాడీని అడుగు మీ డాడీ ఇస్తారు అలాగే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్లు మీ డాడీవి నీవి తీసుకోని వచ్చి స్కూల్లో అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఒక ఫామ్ ఇస్తాం మేము అది తీసుకోని వస్తే మీరు ఆఫీస్ అడ్మినిస్టేషన్కి మీరు ఇలాగ చెప్పారని చెప్పండి చెప్తే మీకు క్లారిటిగా వాళ్ళు చెప్తారు ఏమేమి తేవాలి అప్లికేషన్ ఉన్ ఉంటుంది మీరు ఫిలప్ చేయాలి మీ డాడీ సిగ్నేచర్ చేయాలి ఖచ్చితంగా మీ డాడీ రావాలి అలాగ ఏమి ఉండదమ్మా ట్రాన్స్ఫర్ మనది బ్రాంచ్ ఉంది చెన్నైలో మీకు అక్కడ అడ్మిషన్ ఇప్పిస్తాము కానీ కొద్దిగా సిలబస్ మారిద్ది మ్యానేజ్ చేసుకోగలవా నువ్వు ఓకే అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోమనండి మీ డాడీ కంపల్సరీ ఉండాలి సర్టిఫికేట్స్ అన్నీ పక్కాగా ఉండాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఈస్ మెయిన్ థింగ్ మర్చిపోకుండా తీసుకురండమ్మా ఇంకేమన్న డౌట్స్ ఉన్నాయమ్మా సరే అమ్మా మీకు ఎప్పుడు వచ్చిన పర్లేదు మీ ఇష్టం అది ట్రాన్స్ఫర్ ఎప్పుడు పెట్టుకోవాలి అనుకున్న మీరు ముందు ఆ సర్టిఫికేట్స్ తీసుకుని రావాలి అంతే ఓకే అమ్మ